మా వ్యాపార విధానం అనేది ఏదైనా పరే సరే మొదట మంచి లాభం నష్టం అనేదానిమీద ఆధారపడి ఉంటుంది దాన్ని స్థిరత్వం అనేది ఉంచడానికి మేము మంచిగా దాన్ని బాధ్యతగా స్వీకరిస్తాము చుట్టూ ఎటువంటి కాలుష్యం అనేదే లేకుండా అంతా మంచిగా ఉండేటట్టు శుభ్రతను పాటిస్తాము ప్లాస్టిక్ పేపర్లను ఇంకా చుట్టుపక్కల ప్లాస్టిక్ కవర్లను ఎవరు దానిలని వినియోగించకుండా మేము మా యొక్క వ్యాపారంలో కూడా ఇటువంటి వాటిని మేము ఉపయోగించకుండా చర్యలు తీసుకుంటాము కాగితాలనే ఉపయోగిస్తాము ప్లాస్టిక్ అనే దానికి చాలా దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తాము